పట్నాలతో పోలిస్తే పల్లెటూర్లో ఆరోగ్య సంరక్ష నాణ్యత అనేది ఏదైనా వనరుల ద్వారా అందించబడిన విలువ స్థాయి కొంతలో కొంత ద్వారా నిర్వహించబడుతుంది ఇతర రంగాల్లో నాణ్యతతో పాటు ఏదైనా తగినంత మంచిదే మరియు దాని ప్రయోజనానికి తగినంతది కాదే అనే అంచనా ఆరోగ్య సంరక్షణ యొక్క లక్ష్యం అధిక నాణ్యత కలిగే వైద్య వనరులు అవసరమైన వారందరికీ అందించడం అంటే మంచి జీవన నాణ్యతను నిర్వహించబడడం సదా సాధారణమైనప్పుడు అనారోగ్యం న్యాయం చేయడం ఇంకా మొదలైనవి వైద్య ఆరోగ్య నివారణ ద్వారా గ్రహించబడిన వ్యాధులు తగ్గింపు లేదా చికిత్స యొక్క గుణ గుణాలతో సహా ఆరోగ్య సంరక్షణ నాణ్యతను నిర్వహించబడడానికి పరిశోధులు అనేక రకాల నాణ్యత చర్యలు ఉపయోగిస్తారు ఇంకా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సౌఖ్యము లేని మారుమూల ప్రాంతంలో మరిన్ని ఆస్పత్రులు క్లినిక్లు మరియు ఆరోగ్య సం రక్షణ కేంద్రాలను నిర్వహించడం ద్వారా హెల్త్ కేర్ ఇన్స్ట్యూట్ ఖర్చులు పెట్టడానికి పెట్టుబడి పెట్టడానికి ఆర్థిక సహాయం అందించడం ప్రతి ఒక్కరూ అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవను ముఖ్యంగా దిగువున జీవించే వారిని నిర్మించబడుతుంది ఇంకా సౌకర్యాల కోసం మేము చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది అది నడిచి వెళ్తున్నాం పట్టణానికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్నాం ఇలా చేయడం వల్ల సగంలో కొందరు చనిపోతున్నారు అందుకనే మా ప్రాంతాల్లో ఆసుపత్రిలో చేయించడం అని ప్రభుత్వాలు కి మేము ఆరోగ్య సంరక్షణ కేంద్రం నిర్మించబడ్డ నిర్మించబడతారని అనుకుంటున్నాము